హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ మనది స్టేషనరీ షాపు మన షాప్లో అన్నీ దొరుకుతాయి మన షాప్లో అన్నీన్ని అవైలబుల్లో ఉంటాయి మనకు మీకు ఏమి కావాలి సార్ ఎస్ సార్ ఉంది సార్ సైంటిఫిక్ క్వా క్యాల్కులేటర్ అవైలబుల్ మనకు మంచి క్వాలిటీ కూడా ఉంది ఇక్కడ మన దగ్గర సార్ సైంటిఫిక్ క్యాల్కులేటర్ మన దగ్గర టూ హండ్రెడ్ పడుతుంది సార్ ఒక వన్ పీస్ వన్ పీస్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది సార్ మనకు సార్ ఓ సరే ఇప్పుడు థర్టీ టూ మీరు అరౌండ్ కరెక్ట్ చెప్తే మేము దాన్ని బట్టి డిస్కౌంట్ ఏమైన ఇవ్వాలి అనేది తీసుకుంటాం సార్ ఓకే సార్ ఓకే సార్ అవ్ ఫార్టీ అంటే టూ హండ్రెడ్ పడుతుంది సార్

ఫార్టీకా సార్ అరౌండ్ ట్వల్వ్ థౌసండ్ అట్ల అవుతుండవచ్చు సార్ సార్ మనం డిస్కౌంట్లో ఇస్తాం సార్ మనకు బల్క్లో తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో మన షాప్లో ఏదైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో మేము ఇస్తాం సార్ మీరు సార్ మీరు కచ్చి ఖచ్చితంగా మీరు ఫార్టీ బల్క్స్లో తీసుకుంటే మేము ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ ఇస్తాం సార్ డిస్కౌంట్ ఇస్తాం సార్ మీకు సార్ మన దగ్గర అన్నీ స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటుంది సార్ కార్టూన్ కానీ బెన్ టెన్ కానీ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి సార్ మీకు ఎలాంటి ఎ ఎలా కావాలి సార్ స్టిక్కర్స్ ఉన్నాయి సార్ డోరేమాన్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర చాలా బాగుంటాయి ఇక్కడ మంచి క్వాలిటీగా ఉంటాయి అవి కూడా మేము ఏదైన నంబర్ వన్ క్వాలిటీయే ఉంటుంది సార్ సార్ ఒక స్టిక్కర్ ప్యాక్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సార్ మనకు సార్ అరౌండ్ ట్వంటీ వస్తాయి సార్ అరౌండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది సార్ అంటే లై ఇందులో ఎలా ఉంటుందంటే మన స్టిక్కర్ సైజ్ బట్టి ఉంటుంది సార్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకోటి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ దాంట్లో టెన్ వస్తాయి పెద్ద పెద్ద పెద్ద సార్ పెద్ద సైజ్ టెన్ వస్తాయి సార్ అదే చిన్నవి అనుకో ఫిఫ్టీ వస్తాయి చాలా చిన్నగా ఉంటాయి సార్ మీకు ఇవి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మేము తప్పకుండా ఓకే సార్ ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ